నాకు ఇష్టమైన పుస్తకము అంటే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం అంటే నాకు చాలా ఇష్టము ఎందుకంటే ఇది జీవితానికి సంబంధించిన ఒక గొప్ప పుస్తకంగా నేను భావిస్తాను జీవితంలో గొప్పగా బ్రతకడం అంటే ఎలానో డబ్బులు ఎలా సంపాదించాలి ఎలా ఖర్చుపెట్టాలి ఎలా దాచుకోవాలి అనే దాని గురించి ఇది ఎంతగానో చెప్తుంది నాకు ఈ పుస్తకం అంటే చాలా ఇష్టము అదేవిధంగా నేను ఎక్కువగా ఈటీవీ షోస్ని చూస్తూ ఉంటాను జబర్ధస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఢీ జోడి ఇలా రకరకాల షోలని ఎక్కువగా చూస్తూ ఉంటాను నాకు ఇందులో ఎక్స్ట్రా జబర్ధస్త్ అంటే నాకు చాలా ఇష్టము ఎందుకంటే ఇందులో జోక్స్ బాగుంటాయి చాలా ఎక్కువగా నవ్విస్తారు దీనివలన నాలో ఉన్న స్ట్రెస్ అంతా పోయి ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకే నాకు ఈ షో అంటే చాలా ఇష్టము